ఇంకెంత టైం పడుతుంది అవున్ సార్ మీకే ఫస్ట్ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇన్ని డేస్ అవుతుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కాని ఆయన చనిపోయిన సర్టిఫికెట్ కావాలంటున్నారు దేనికైనా గాని ఇప్పుడు బ్యాంక్లో మేము పాలసీ కట్టాము దానికి కూడా ఈ సర్టిఫికెటే కావాలంటున్నారు ఎల్ఐసికి కాని దేనికైనా ఫస్టు సర్టిఫికెట్ ఆధార్ కావాలి అంటున్నారు ఇంకెంత టైం పడుతుంది దానికి ఇంకేమైనా అవసరం అవుతుందా ఫోటో కావాలా ఫోటో కూడా ఇస్తాను సార్ ఫోటో ఆధార్ కార్డు అన్నీ ఇస్తాను కొంచెం త్వరగా వచ్చేలాగా చూడండి సార్ ప్లీజ్ సార్ ఎందుకంటే అది ఇంపార్టెంటు ప్రతి విషయానికి అయ్ అంటే ప్రతి దానికి అదే కావాలి గదా ఇప్పుడు చనిపోయి ఫైవ్ డేస్ అవుతుంది మీకు చనిపోయిన రోజే ఇచ్చాము కదా ఇంకొక సిక్స్ సెవెన్ డేస్లలో వచ్చేలా చూడండి ఎందుకంటే